మన సమాజంలో ఆరోగ్యానికి సంబంధించి శాస్త్రీయ అవగాహన కొంతమేర ఉన్నా ఇంకా పూర్తి స్థాయిలో లేదు చాలామంది ప్రజలు ఇప్పటికీ మూఢ నమ్మకాల మీద ఆధారపడుతున్నారు ఉదాహరణకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఇంటి చిట్కాలు లేదా పూజ చేసి బాగా బాగవుతుందని అనుకోవడం చూస్తుంటాము అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాలు టీకాలు వేయించకపోవడం వైద్య పరీక్షలు వెనుకంజ వేయడం జరుగుతోంది దీని వెనక కారణాలు విద్య లోపం వైద్య సదుపాయ కొరత మరియు ఆర్థిక పరిస్థితులు కావచ్చు కాబట్టి సమాజంలో శా శాస్త్రీయ ఆరోగ్య చైతన్యాన్ని ఇంకా ప్రోత్సహించాలి మన సమాజంలో చాలామంది ఆరోగ్య సంబంధిత విషయాల్లో శాస్త్రీయ దృష్టికోణం కాకుండా ఆచారాలకు మూఢనమ్మకాలపై ఆధారపడుతున్నారు ఉదాహరణకు రోగాన్ని రోగాన్ని దేవత కాపాడుతుందని నమ్మడం ఆసుపత్రికి వెళ్ళకుండా తంత్రం మంత్రం చేయించడం లాంటివి ఇప్పటికీ జరుగుతున్నాయి ఇది ప్రజలలో సరైన శాస్త్రీయ అవగాహనలో యొక్క లోపమే పథమ ప్రధాన కారణం వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలలో ఆ సమాచారం అంతగా చేరడం లేదు ఆరోగ్య సమస్యల విషయంలో శాస్త్రీయంగా ఆలోచించాలి ఆనే అవగాహన కోసం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు డాక్టర్లు కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఇది మన సమాజాన్ని మరింత ఆరోగ్యవంతంగా మారుస్తుంది కొన్ని గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం కూడా శాస్త్రీయ వైద్యం నుండి ప్రజలు దూరంగా ఉండడానికి మరో కారణం అందువల్ల ప్రభుత్వం గ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెంచాలి మరియు ఆరోగ్యంపై విద్యను బలపరచాలి ఆరోగ్యంపై శాస్త్రీయ దృష్టి పెడితే సమాజం ఆరోగ్యంగా మారుతుంది